నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నాను అదేమో ఎక్కువ అమౌంట్ ఉండడంతో తక్కువ అమౌంట్ కోసం ఎదురు చూస్తూ దగ్గర్లో ఎక్కడైనా ఆటో ఉందేమో విచారించాను విచారించి ఆటో తక్కువ ధరకు వచ్చేలాగా అడిగాను అడిగితే అతనేమో కొ కొద్ది దూరంలో రెండు అడుగుల దూరంలో చూపించాడు ఆ ఆటో చేసుకొని గుడికి వెళ్ళాలనుకున్నాను